మేము మీషోలో ఆర్డర్ పెట్టిన జుంకా కమ్మలు చాలా అందంగా ఉన్నాయి మాకు చాలా బాగా నచ్చాయి స్టోన్స్సు ఫినిషింగు పచ్చ రాయి ఎర్ర రాయి తెల్లవి చాలా అందంగా ఉన్నాయి ఆకర్షణీయంగా ఉన్నాయి మాకు చాలా సంతోషంగా ఉంది ఆర్డర్ చేసిన మూడు రోజులకి మూడు రోజులు ముందర ఆర్డర్ పెట్టాము ఇప్పుడు డెలివరీ అయ్యింది చాలా అందంగా ఉంది చూడ్డానికి చాలా ఆకర్షణీయంగా పెద్ద కమ్మలు పెద్ద జుంకా కమ్మలు బుట్టాలు దాని చుట్టూ ఉండే వర్కు పూసలు స్టోన్స్సు చాలా చాలా అందంగా చూడ్డానికి ఆకర్షణీయంగా చాలా సంతోషంగా ఉంది కమ్మలు వేసుకున్నకూడ చాలా అందంగా అనిపించింది ఇంకా ఇలాంటివి మీషోలో ఆర్డర్ పెట్టి ఇయర్ రింగ్స్ చెవిక్ జుంకా కమ్మలు స్టోన్స్ కమ్మలు ఇంకా కూడా మేము ఆర్డర్ చాలా సంతోషం ఈ కమ్మలు చూసి చాలా ఆనందించాము మీ సేవలు చాలా సంతోషంగా ఉన్నాయి ఇంకా క ఇంకా ఇలాంటి కమ్మలు ఎన్నో చూసి తీసుకోవాలి కమ్మలు నగలు డ్రస్సులు అన్నీ ఇంకా మేము ఆర్డర్ పెట్టి తీసుకోవాలి చాలా సంతోషంగా ఉంది మీ సేవలు మాకు చాలా బాగా నచ్చాయి